మీది టూ వీలర్ కంపెనీయా హలో మా విజయవాడలో ఉంటారా చెప్పండి మీరు ఉన్నాయి మాది ప్రైడ్ హోండా అండి చెప్పండి మేము రెంటల్కి ఇస్తాం అంటే మీ బడ్జెట్ ప్రకారం ఉంటుందండి బైక్స్ మా దగ్గర స్ప్లెండరు హోండా యాక్టీవా నెక్స్ట్ ఏమో యూనికార్న్ ఇవన్నీ ఉంటాయండి స్పోర్ట్స్ బైక్ అంటే మీకు హోండా సీపిఆర్ డ్యూకు వస్తాయండి ట్వంటీ ఫోర్ అవర్స్కి మేము ఫోర్ తౌజండ్ ఛార్జ్ చేస్తామండి అంటే స్పోర్ట్స్ బైక్ కాబట్టి మామూలు బేసిక్వైతే అంత ఉండదండి బేసిక్ అయితే తౌజండ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ దాక తీసుకుంటామండి చిన్న చిన్నవి అదే వన్ ఫిఫ్టీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి మీ మీరు మీ ఆధార్ కార్డు గానీ లేకపోతే మీ ఈ ఈ కరెంటు బిల్ గానీ ఇవి గానీ మీరు సబ్మిట్ చెయ్యాలండి కొంచెం డిపాజిట్ కట్టాలి ఫస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అలాగా

మీ ఓన్ అండి ఓన్లీ సారీ ఒక ఆఫ్ లీటర్ ఉంటుందండి పెట్రోల్ ఓకేండి మీకు

అవునండి ఓకే త్యాంక్ యూ